ప్రిన్స్పాల్ గారాండి మాట్లాడేది అవును

క్లాస్లో యాక్టివ్గా ఉంటాడా మ్యామ్ మంచిగా చదవడం మంచిగా ఉంటాడా ఓకే మ్యామ్ తను చిన్నప్పటి నుంచి అంతే మంచిగా ఉంటాడు థ్యాంక్ యూ మ్యామ్ తనకు చదవడం అంటే ఇష్టం మ్యామ్ ఎప్పుడూ బుక్స్ పట్టుకుని చదువుకోవడం ఇంకా ఫ్రెండ్స్తోని తక్కువ ఆడుకుంటాడు మ్యామ్ అప్పుడప్పుడు పాటలు పాడుతాడు మంచిగా ఉంటాడు మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మోటివేట్ చేయాలా మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ అట్లా ప్రెజర్ ఏమి పెట్టం మ్యామ్ ఇంట్లో తనకు నచ్చినట్లే చదువుకుంటాడు మేము చదువుకుంటాడు కదా అని చెప్పేసి ఇంటిలో వర్క్ కూడా ఏమి చెప్పం మ్యామ్ అవును మ్యామ్ ఇంకా తనకు ఏమన్నా ఆపర్చునిటీస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మ్యామ్ మీ స్కూల్లో అవునా అదే మ్యామ్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేపియాలి కదా మ్యామ్ తనని గొప్ప చదువులు చదివించి ఒక స్థాయికి ఎదిగేలా చూసుకోవాలి

ఓకే మ్యామ్ మాకు నమ్మకం ఉంది మ్యామ్ తను ఎదగాలనే మా ఆశ సరే మ్యామ్